ఫెలిక్స్ యాక్సెల్ క్యాండీ ఎడ్డీ కిరణ్ చరణ్ హరి గిరి సందీప్ ప్రదీప్ దిలీప్ కావేరీ సబితా వాణి పూజా సోఫీ తేజా మున్నా మాధవి మాధురి లక్ష్మీ విజయా వనజ జ్యోతి దేవి కాలేష్ చందు బన్నీ సన్నీ షైనీ బేబీ బాబూ ప్రత్యూషా గిరీష్ వంశీ వసూ పింకీ స్వీటీ